ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఇక్కడ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తూ ప్రతి వారం స్కూల్లో వాళ్ళకి వారానికి ఒక్కసారైనా డ్రిల్ బ్రేక్ ఉంటుంది దానివల్ల పిల్లలు ఎంతో వాళ్ళకున్న ఒత్తిడిని తగ్గించడాానికి ఎంతో సహాయపడుతుంది దానిలో ప్రతి ఒక్కరూ పా పాల్గొని ఎంతో ఆనందంగా ఆటపాటలు పాల్గొంటారు రన్నింగ్ రేస్కొస్తే అందరూ ఎక్కువగా పాల్గొంటారు అక్కడ స్కూల్లో టీచర్లు కూడా అలాగే ప్రిన్సిపల్ కూడా వాళ్ళు కూడా ఆ ఆ కరికులంలోనే వాళ్ళు ఆట ఆట పాటలు అనేవి వాళ్ళు ఎక్కువగానే ఈ ఒత్తిడిని తగ్గించడాానికి వాడుతూ ఉంటారు ఇలా ఈలాగన మా ఊర్లోని స్కూల్లో పిల్లలు ఇలాగ పరుగుబంధాల్లో పాల్గొంటూ ఉంటారు ముఖ్యంగా అయితే సెప్టెంబర్ ఐదున టీచర్స్ డే అప్పుడు కాని నవంబర్ పద్నాలుగున చిల్డ్రన్స్ డే అప్పుడు కానీ కొన్నిసార్లు పోటీలు జరుగుతూ ఉంటయి ఆ పోటీల్లో కూడా టీములుగా విభజించి పిల్లలు వా పాల్గొంటూ ఉంటారు కొన్నిసార్లు ఇతర ఇతర స్కూతో టోర్నమెంట్లు అలాగా కొన్ని కొన్ని సమ్మర్ టోర్నమెంట్లు వింటర్ టోర్నమెంట్లు అలాగే డిస్టిక్లు ఇటువంటి జరుగుతాయి అప్పుడు పిల్లలు ఉత్సాహంగా వాటిల్లో పాల్గొంటారు డ్రిల్ టీచర్ వాళ్ళని ట్రై చేయడంలో ఎంతో సహాయపడుతూ ఉంటారు దీనివల్ల వాళ్లకి ఆరోగ్యపరంగా ఎంతో ఒత్తిడిని తగ్గిస్తూ వాళ్ళు దృఢంగా ఉండటానికి ఎంతో సహాయపడుతుంది అలాగే రన్నింగు పొద్దు ఎర్లీ మార్నింగ్ పొద్దు పొద్దున్నే జాగింగ్ లాంటివి స్టేడియం ఇక్కడ స్టేడియంలో అనేకమంది వచ్చి ఇక్కడ జాగింగ్ లాంటివి ఎక్ససైజులు చేస్తూ ఉంటారు ఈ రకంగా పిల్లల్లో ఆరోగ్యం అనేది మెరుగుపడ్డం మెరుగుపడుతూ ఉంది ఈ ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఫిజికల్ ఎక్ససైజ్ వంటిది ఉదయంనే చేయడం వల్ల వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయని ముఖ్యంగా చిన్నపిల్లల్లో పెద్దవారైనప్పుడు ఎటువంటి ఆరోగ్య సమస్య రాకుండా ఉంటానందని నేను భావిస్తూ ఉన్నాను